నమస్తే మేడం మేడం ఇక్కడ కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి కదా అవి మీకు తెలుసా అంటే నేను వేరే రాష్ట్రం నుంచి అంటే నేను వేరే రాష్ట్రం నుంచి వచ్చాను మేడం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కబడ్డీ పోటీకి ఎంపిక అయ్యింది కదా దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి మేడం అవునా మేడం అవునా మేడం ఈ కబడ్డీ అనగా ఓకే అంటే ఈ కబడ్డీ టీమ్లో చాలా మంది పేదవారు కూడా ఉన్నారని తెలిసింది అది ఎంత వరకు నిజమైంది మాకు తేలీదు కానీ కానీ ఈ ఈ కబడ్డీ పోటీకి ఆంద్రప్రదేశ్ సభ్యులు ఎంపిక అవ్వడం అనేది చాలా మంది చాలా గర్వకారణంగా మీ ఆంద్రప్రదేశ్ వాళ్ళు ఫీల్ అవుతున్నారు మరీ అవునా మేడం మీకు మాకు ఎప్పుడు తెలిసింది మేడం ఇవి ఎక్కడ జరుగుతున్నాయి పోటీలు మేడం పోటీలకి అవి చూడటానికి ఎవరన్నా రావచ్చా మేము రావచ్చా అవునా మేడం మరి కబడ్డీ ఆటలో దెబ్బలు కూడా తగులుతాయి కదా మేడం మరి దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి చూశాను మేడం మీ ఆంధ్రప్రదేశ్ ఆట చాలా కబడ్డీ ఆట చాలా నైపుణ్యత చెందిన ఆట చాలా బాగా ఆడుతున్నారు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి కబడ్డీ సభ్యులు చాలా బాగా ఆడుతున్నారు చాలా బలంగా కూడా ఉన్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు దృఢమైన నిశ్చయంతో వాళ్ళు ఆడటం నేను చూసాను చాలా బాగా ఆడుతున్నారు అంటే ముచ్చట తగ్గా సభ్యులు వాళ్ళు నేను వస్తాను మేడం ఇది చివరి మ్యాచ్ చూడటానికి నేను వస్తాను వస్తాను మేడం ఓకే మేడం ధన్యవాదాలు మేడం